హలో నేను మీ దియేటర్లో పుష్ప టూ సినిమా చూడాలనుకుంటున్నాను రాత్రి షో కోసం స్క్రీనింగ్ సమయాలు టికెట్లు లభ్యత గురించి వివరాలు కావాలి ఈరోజు రాత్రి షో సమయాలు చెప్పగలరా నేను నాలుగు టికెట్లు బుక్ చేయ్యాలనుకుంటున్నాను సీట్లు ఎక్కడ లభ్యం అవుతాయి నేను బుక్ చేసుకోగలిగితే మీ వెబ్సైట్ లేదా యాప్ ఉపయోగిస్తాను అయితే నా అనుమానాన్ని క్లియర్ చెయ్యండి మీ స్క్రీనింగ్లో ఏదైనా ప్రత్యేక ఆఫర్ ఉందా అద్భుతం మరొకసారి ధన్యవాదాలు